మా తోటలో పెంచే పూలు పండ్లు అంటే నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే అవి మనం సొంతంగా కొని తెచ్చుకునే నాటుకుని వాటిలనుండి వచ్చే పువ్వులను చూసి అలాగే కాసే కాయల్ని చూసి చాలా సంతోషం వేస్తుందండి అంతేకాకుండా మనము బయట ఏవిధమైన ఎరువులు తేకుండా ఇంట్లో తయారు చేసుకున్న సేంద్రీయ ఎరువులని మొక్కలకి పండ్ల మొక్కలకి వేయడం వల్ల అవి సహజసిద్ధంగా పెరగడం వల్ల చాలా వాటి నుండి వచ్చే పండ్లు చాలా రుచిగా ఉంటాయి అదేవిధంగా పువ్వులు కూడా చాలా అందంగా విరబూస్తాయి మా తోటలో పూసే పూలను ఏంటి మాల కట్టుకుని నా జల్లో అలంకరించుకుంటాను అదేవిధంగా ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పాలంటే ఆ పూలను ఏంటి ఒక పూలగుత్తిగా డెకరేట్ చేసి దాన్ని వాళ్ళకి కానుకగా ఇవ్వడమూ అనేది చేస్తాను అంతే కాకుండా మా తోటలో కాసే పళ్ళు చాలా చాలా రుచిగా ఉంటాయండి వాటిని చాలా ఆస్వాదిస్తూ తింటాను అదేవిధంగా నా స్నేహితులకి కూడా వాటిని పంపడం అలాగే బంధువులకి కూడా పంపించడం అనేది జరుగుతుందండి ఈ విధంగా మా తోటలో కాసే పండ్లను పూసే పూలను ఈ విధంగా చాలా ఆస్వాదిస్తూ ఆనందిస్తామండి వాటిని చూసి